నేను ఎక్కువగా వైఫై వాడతాను ముఖ్యంగా ఇంట్లో ఉన్నప్పుడు ఎందుకంటే అది స్థిరమైన కనెక్షన్ ఇస్తుంది మరియు మొబైల్ డేటా ఖర్చు తగ్గుతుంది బయటకి వెళ్ళినప్పుడు మాత్రమే మొబైల్ డేటా వాడుతాను రోజుకు సగటున సుమారు వన్ జీబీ నుండి రెండు జీబీ వరకు డేటాను వాడతాను వీడియోలు చూడడం సోషల్ మీడియా బ్రౌజింగ్

గడ్డి ప్రాంతాలలో ఉన్నప్పుడు లేదా ట్రాఫిక్ ఎక్కువ ఉన్న సమయంలో వైఫై స్పీడ్ తగ్గినప్పుడు మొబైల్ డేటాకు మారాల్సి వస్తుంది